ఎక్కువగా జనాభా వీధుల్లోని మురికి కాలువ సమస్యలను వర్షాకాలంలో దోమ కాటు సమస్యను ప్రతి రోజు నిత్యం ఎదుర్కునే నీటి సమస్యను ఎక్కువుగా ఎదురుకుంటున్నారు అదే విధంగా దగ్గరలోనే ఆసుపత్రి లేకపోవటం వలన ఆరోగ్య సమస్యలను ఎదురుకుంటున్నారు అయితే ఈ సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొని కొన్ని సమస్యలను పరిష్కరించుకోవటానికి స్థానిక రాజకీయనాయకులు అదే విధంగా పంచాయతీలో ఉన్నసెక్రటరీ ని వీళ్ళ ఇబ్బందులను వాళ్ళకి కంప్లెయింట్ గా ఇస్తారు అయితే వాటిని ఎండీఓ గారు సెక్రటరీ గారు ఈ సమస్యలను తీర్చుతూ ఉంటారు అంతే విధంగ ఎక్కువుగా నిరుద్యోగం అమ్మాయిలలో రోజువారి రాకపోకలనేవి ఎక్కువుగా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే సరైన రోడ్లు లేకపోవటం సరైన పరిశ్రమలు రాక నిరుద్యోగం పెరిగిపోవటం వలన ఎక్కువగా నేరాలు జరగటం వలన మహిళలకు రక్షణ అనేది తక్కువగా ఉంది అంతే కాకున్నా ఎక్కువగా రవాణ వ్యవస్థ వాహనాలు ఎక్కువుగా తిరగటం వలన మైకా కవర్స్ ను ఎక్కువగా వాడటం వలన ఈ వాయు కాలుష్యం అనేది చాలా ఎక్కువుగా జరుగుతూ ఉంది